హలో స్విగ్గీయేనా మాట్లాడుతుంది

ఏమీ లేదండీ ఒక పెద్ద ఆర్డర్ పెట్టాలనుకుంటాను అంటే ఇప్పుడు బుక్ చేసుకుంటాను వచ్చిద్దీ ఈ సారి పెద్ద ఆర్డర్ పెట్టాలనుకుంటుంన్నాను

ఏ రెస్టారెంట్కి వెళుతుందో చూసి చెప్పండి సార్ కొద్దిగా లైన్లో ఉంటాను

కనకదుర్గా సార్ అభిరుచియా అభిరుచికేముంది సార్ అక్కడైతే ఫుడ్డు అది ఫుడ్డు కొంచం బాగుండిద్ది నేను కూడా ఎక్కవ అక్కడికే వెళ్తానండి

లైన్లో ఉంటాను ఫోన్ కలపండి

నమస్తే అండీ ఎవరు మాట్లాడుతుంది రాము అన్న రమేష్ అన్న

నేనన్నా మధు షలాని ఇక్కడ మన హుజీలిపేట ఎట్టన్నా ఉన్నావు ఏడున్నావు

ఏం లేదన్నా ఒక పెద్ద ఆర్డర్ చెప్దాం అనుకుంటుంన్నాను ఫ్రెంచ్ ఫ్రైస్ బిర్యానీ ఒక మూడు మిచ్చర్ ఫ్రైడ్ రైస్ ఒక మూడు ఒక మటన్ బిర్యానీ ఒక మూడు అవే అన్నా అంటే ఏమి లేదు

టైమ్ పట్టిద్దా అన్నా

ఏం లేదన్నా ఒక చిన్న చిక్కూ అంటే సగం డెలివరీ ఇంటికాడికెళ్ళాలి సగం డెలివరీ రిసార్ట్కి రావాలి వేరే అడ్రస్కి

అదే అన్నా రెండు వేరే అడ్రస్ సగం డెలివరీ ఇంటికాడికెళ్ళాలి సగం డెలివరీ నేను చెప్పిన అడ్రస్కి ఇప్పుడు చెప్పిన అడ్రస్కి రావాలి చిన్నా పార్టీలో ఉన్నాం అన్నా పాత అడ్రస్ అదే అన్నా హుజీలిపేట ఇంటికాడికి ఇప్పుడు నేను మరీంపేటలో ఉన్నానన్నా

ఏమి లేదు అన్నా రెండో అడ్రస్ కూడా చెప్దామని కొద్దిగా ఇదే చెప్దామని

స్విగ్గీ వాడు మనోడేనా అన్నా

అదేదే వచ్చే కుర్రాడికి అడ్రస్ చెప్పాలిగా అన్నా అదే మనం బ్రిడ్జీ డౌన్ దిగినాక కారంచేడు గేట్ ఉంది కదా జానపేట లోనికి వస్తే చర్చి ఉండిద్ది దానిలోనికి దానిలోనికి దాటి ఇంకా చర్చి దాటి ఇంకా లోనికి రావాలి అన్నా ఎస్ఎస్ వాటర్ ప్లాంట్ దాటాలి ఇంకా మరింపేట కూడా దాటాలన్నా మరీ క్రిస్టెన్పేట

గల్లీ చివరన లెఫ్ట్ సైడ్ రెండో ఇల్లు అన్నా లాస్ట్కి మరింపేటలో లాస్ట్ గల్లీ అన్నా అదే అదే చెప్పాలి కదా అన్నా సగం ఆర్డర్ ఇట్టా సగం ఆర్డర్ ఇట్టా బయటికని కన్ఫ్యూజ్ అవుతాడు అని చెబుతున్నా అన్నా ముందుగానే అదే మనోడు కన్ఫ్యూజ్ అవుతాడు కదా అన్నా అదేలే

సరే అన్నా మరీ జాగ్రత్తగా పంపిచ్చండి అన్నా మనోడు కన్ఫ్యూజ్ అయిపోతాడేమో చూడన్నా ఒకసారి ఎవరొస్తున్నారో చూపి డెలివరీ చూసి చెప్పండి అన్నా మనోడు అయితే కొద్దిగా నేను చెప్తాను మనోడికి తెలిసినోడు అయితే సరే సరే అన్నా మీరు చెప్తానంటే ఓకే సరే అన్నా ఓకే డన్ అన్నా